మా పల్లె సమూహ సంస్కృతిలో నృత్యం అనేది ఎంతో ముఖ్యమైనది అందులో కూచిపూడి భరత నాట్యం అని అనేక రంగాలు కూడా ఉన్నాయి దేశ ప్రజల ఆలోచన విధంగా కూడా వర్తిస్తుంది అలాగే నృత్యము చాలా ముఖ్యమైనది మా పల్లెలో ఇంకా ముఖ్యమైనది వాటిని వ్యాయామం గానూ లేదూ అంటే సాధారణంగా కూడా ప్రదర్శిస్తారు సాధారణంగా రాష్ట్ర కళలు వివరించడానికి పిల్లలూ పెద్దలు ఆనందించడానికి వాళ్ళ భావాలు తెలపడానికి కూడా నృత్యాన్ని ఉపయోగిస్తారు నృత్యం చేసినప్పుడు నృత్యం చేసే వ్యక్తి వాళ్ళ అలంకారంలోనూ వాళ్ళ వస్తువుల్లోనూ వాళ్ళ సంగీత వాయిద్యాల్లోనూ కూడా వారు నృత్యాన్ని ప్రదర్శిస్తారు నృత్యం చేసే ప్రతీ సమయంలో కూడానూ వారు ఎంతో ఆనందంగానూ వాళ్ళ భావాలు తెలుపుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు ఈ మన దేశ ప్రజల ఆలోచన బట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలపడానికి నృత్యాన్ని ప్రదర్శించి వారి భావాలను వాళ్ళ ఆలోచనలను తెలపడానికి కూడా నృత్యం ఉపయోగపడుతుంది దీన్ని బట్టి మనము నృత్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవచ్చు మా పల్లెలో నృత్యముకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఈ ప్రాముఖ్యత ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము నృత్యం ద్వారా రకరకాల అలంకారాలు రకరకాల

పేర్లు కూడా మేము తెలుసుకున్నాము మా చుట్టు ప్రక్కల ప్రజలు అందరూ పిల్లలు పెద్దలు అందరూ క్రొత్త క్రొత్త విషయాలు తెలుసుకుంటూ ఎంతో ఆనందంగా ఈ నృత్యాన్ని ఎంతో ప్రో పూర్తిగా ఆనందిస్తూ సంతోషిస్తున్నారు